హలో అన్నా నేను ట్యాక్సీ బుక్ చేశాను కదా మీరీపాటికి వచ్చేసుంటారు కానీ నేను అక్కడ లేనన్నా నేను వేరే దిగ్గకనికొచ్చాను అంటే నేను పెట్టిన లొకేషన్ నుంచి కొంచెం కొద్దిగా స్ట్రయిట్గా వస్తే ఒక లెఫ్ట్లో ఒక టర్నింగ్ ఉంటుంది ఆ లెఫ్ట్ టర్నింగ్ తిరగ్గానే ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు కిందున్నాను అంటే కొద్దిగా అవసరం ఉండి ఇటు పక్కకు రావాల్సొచ్చింది మీకు డెస్టినేషన్లో అలా చూపిస్తుంది మీరు రూ ఏం చేస్తారంటే రూట్ మార్చేయండి మీ జిపిఎస్లో వో అక్కడ నన్ను వచ్చి తీసుకెళ్ళాల్సిన చోటును మార్చేయండి నేను అక్కడికి ఎంతవుతుందో కూడా పే చేసేస్తాను కొద్దిగా ఏమనుకోకండి అన్నా నేను కొంచెం అవసరం ఉండి అత్యవసర పరిస్థితుల్లో ఇటు పక్క రావాల్సొచ్చింది నేను లేకపోతే అక్కడికే వచ్చేద్దును కాని వ వర్షం పడుతుంది ఫుల్లు కొద్దిగా ఇటొచ్చేయండి కొద్దిగా స్ట్రైట్గా వచ్చి రైట్ తీసుకుంటే లెఫ్ట్ సారీ లెఫ్ట్ తీసుకుంటే చెట్టు ఉంటుంది ఆ పెద్ద చెట్టు కిందున్నాను నేను మీ డెస్టినేషన్లో అక్కడ అక్కడ చోటు మార్చేయండి వచ్చి తీసుకెళ్ళాల్సిన చోటు నన్ను తీసుకెళ్ళాల్సిన చోటు నేను దానిక్కూడా పే చేసేస్తాను కొద్దిగా సరే అన్నా